మందులు సరసమైన ధరల్లో ప్రస్తుత రోజుల్లో దొరకడం లేదు మందులు ఎక్కువ రేటుకి అమ్మడం అనేది జరుగుతుంది మా ఆదాయంలో మందుల కోసం చాలా ఖర్చు చేస్తున్నాము పిల్లల పిల్లలకి ఉపయోగించేటువంటి మందులకైతే వారు ఎక్కువగా అమ్మడం అనేది జరుగుతుంది ప్రతి నెలకి పిల్లలు ఏదో ఒక అనారోగ్యం ఉదాహరణకు జలుబు జ్వరం లాంటివి ఎక్కువగా పిల్లలకి సంభవిస్తుంటాయి కాబట్టి వాటికి సరైనటువంటి మందులు ప్రతిీ నెల కొనాల్సి ఉంటుంది ఇలా ప్రతి నెల మందులు కొనడం వలన మా ఆదాయంలో చాలా డబ్బు ఈ మందులు కొనడానికే ఖర్చు అవ్వడం జరుగుతుంది ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల నుంచి మాకు ఉచిత మందులు కొన్నిసార్లు లభిస్తున్నాయి అయితే ఆ మందులు పిల్లలకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి అనేది ఎక్కువగా ఉండడం వలన ఆ మందుల యొక్క ప్రభావము వారి మీద సరిగ్గా పడడం లేదు ఆ మందులు అంత ఎఫెక్టివ్గా లేనందున పిల్లలకి త్వరగా నయం అనేది అవడం లేదు అందుకనే మందుల బయట కొనాల్సి వస్తుంది అవి కూడా చాలా ఎక్కువ ధరలో వారు అమ్ముతున్నారు కానీ పిల్లల యొక్క మెరుగుదల కోసం వారి యొక్క మంచి ఆరోగ్యం కోసం ఎక్కువ ఆదాయంతో ఎక్కువ డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా మేము బయట మందులు కొనాల్సి వస్తుంది